ఈ మధ్య కాలంలో మా అబ్బాయి ఒక కూలర్ కొన్నాడు పదహారు వేలు పడింది కూలర్ రేటు వచ్చే సరికి మంచి కూలర్ గాలి కూడా బాగా ఎక్కువగా వస్తుంది ఆ కూలర్ కెపాసిటీ అది కూలర్లో నీళ్ళు కెపాసిటీ ఒక రెండు లీటర్ల వరకు నీళ్ళు నిల్వ చేసుకుని అది మనం ఫ్యాన్ ఆన్ చేయగా నీళ్ళు పంపు అయ్యి వస్తుంది మంచి కూలర్ బాగుంది